నేను నా కుటుంబం లేక స్నేహితులతో పిక్నిక్ కోసం మారేడుమిల్లి వెళ్తాము ఎందుకంటే ఆ చోటు చాలా చక్కగా చల్లగా ప్రకృతికి ఎంతో దగ్గరగా ఉంటుంది అక్కడకి వెళ్ళినప్పుడల్లా నా మనసు చాలా ప్రశాంతంగా మారతుంది అక్కడ నేను ఎంజాయ్ చేయడానికి చక్కటి ఫుడ్ తింటాను నా స్నేహితులతో కబుర్లు చెప్తా ఉంటాను అంతే కాకుండా అక్కడి చెరువుల్లో నేను ఫిషింగ్ చేస్తాను అంతే కాకుండా ఇంకా అక్కడ జలపాతంలో నేను ఆటలు ఆడుతాను చెరువుల్లో ఈత కొడతాను దీనివల్ల నా మనసు చాలా ప్రశాంతంగా మారతుంది నా స్నేహితులతో మరియు నా కుటుంబంతో గుర్తుగా ఉండటానికి ఫోటోలు తీసుకుని ఆనందపడి వాటివల్ల ఆహ్లాదం పొందుతాను